తెలుగుభాష నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక గుర్తింపులో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది తెలుగుభాష నా రాష్ట్రం యొక్క చరిత్ర సంస్కృతి అలాగే సాంప్రదాయాలతో లోతుగా ముడిపడి ఉంది తెలుగుభాషలో అనేక శతాబ్దాలనాటి సాహిత్యం కళ మరియు సంగీతం ఉంది ఈ సాంస్కృతిక వారసత్వం తెలుగు భాషను నా రాష్ట్రం యొక్క గుర్తింపుగా మార్చింది తెలుగు భాష నా రాష్ట్రము యొక్క సాంస్కృతిక గుర్తింపులో పాత్ర పోషిస్తుంది తెలుగుభాష నా రాష్ట్రం యొక్క చరిత్ర మరియు సంసృతిని ప్రతిబింబిస్తుంది తెలుగుభాషలో అనేక దశాబ్దాలనాటి సాహిత్యం కళ మరియు సంగీతం ఉంది తెలుగుభాష నా రాష్ట్రం యొక్క ప్రజలను ఐక్యం చేస్తుంది తెలుగుభాష నా రాష్ట్రం యొక్క ప్రజలయొక్క మరియు సామాజిక సాంస్కృతిక జీవనంలో ఒక ముఖ్యమైన భాగం ఇది ప్రజలను ఒకరితో ఒకరు కనెక్ట్ చేయడానికి మరియు ఒకే సంస్కృతికి గుర్తింపును పంచుకోవడానికి సహాయపడుతుంది తెలుగుభాష నా రాష్ట్రం యొక్క ప్రపంచంలోనే గుర్తింపును పెంచుతుంది తెలుగుభాష యొక్క ప్రపంచభాషగా ఉంది ఇది నా రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తెలియజేస్తుంది తెలుగుభాషలోని సాహిత్య కళ మరియు సంగీతం నా రాష్ట్రం యొక్క సాంస్కృతిక మరియు వారసత్వం ప్రపంచానికి ప్రదర్శిస్తుంది తెలుగుభాష నా రాష్ట్రం యొక్క సాంస్కృతిక గుర్తింపు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు భవిష్యత్తులో కూడా దాని పాత్ర కొనసాగించి అవకాశం ఉంది